ఓకే అండి నేను కర్ణాటక నుంచి ఫోన్ చేస్తున్నాను మీ మీ స్పాలో ఏమేం స్పెషలిటీస్ అండి ఇప్పుడు ఒకొక్క ప్యాకేజీకి ఎంత అవుతుందండి అంటే మరి హెయిర్ గురించి హెయిర్ ప్యాకేజ్ గురించి ఏంటండి ఓన్లీ హెయిర్ కోసమే ఫిఫ్టీ థౌసండ్ ప్యాకేజా ఒకసారి ఆంటే ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయండి ఒక ప్యాకేజ్కి ఓకే అంటే ఎంత టైమ్ ఎంత పడుతుంది అంటే డ్యూరేషన్ పీరియడ్ డ్యూరేషన్ ఎంత

అందుకే అండి అందుకే అడుగుతున్నానండి ఈ టెన్ సిట్టింగ్స్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది అంటే ఒక త్రీ మంత్సా ఫోర్ మంత్సా అలా అంటే మేము అన్నీ చూసుకొని రావాలి కదా అందుకని డ్యూరేషన్ పీరియడ్ ఎంత అని అడుగుతున్నాను ఓకే ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ